నా రాష్ట్రంలో ముఖ్యమైన భాష తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక ముఖ్యమైన భావన తెలుగు భాషలో మాట్లాడే ప్రజలు ఈ భాష ద్వారా వారి సాంస్కృతిక మరియు వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు తెలుగు భాషలో అనేక గొప్ప సాహిత్యాలు కళారూపాలు మరియు సంగీతాలు ఉన్నాయి ఈ రచనలు మరియు కళలు తెలుగు భాష మాట్లాడే ప్రజల గురించి చాలా విషయాలను తెలియచేస్తు ఉన్నాయి అవి వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి తెలుగు భాష ద్వారా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ఇతర ప్రజలకు తెలియ చేయవచ్చు తెలుగు భాషలోని పుస్తకాలు సినిమాలు మరియు ఇతర సృజనాత్మక కృతులను విదేశాలకు ఎగుమతి కూడా చేయవచ్చు ఇది తెలుగు సంస్కృతి మరియు వారసత్వం గురించి ప్రపంచానికి తెలుగు తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తు ఉంది తెలుగు భాష నా రాష్ట్రం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఒక ముఖ్యమైన సాధనం తెలుగు భాషను కాపాడుకోవడం మరియు ప్రోత్సహించడం ద్వారా మనం ఈ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించగలుగుతాము తెలుగు భాష యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు దాని సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి అనుకూలంగా చేస్తాయి తెలుగు భాష చాలా పురాతనమైనది మరియు అభివృద్ధి చెందింది ఇది ఒక సమృద్ధి అయిన సాహిత్యం కళ మరియు సంగీతం కలిగి ఉంటుంది తెలుగు భాష చాలా సౌందర్యంగా మరియు మాట్లాడడానికి వ్యక్తికరించడానికి మంచి సౌకర్యంగా ఉంటుంది ఇది తెలుగు ప్రజల సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది తెలుగు భాషను కాపాడుకోవడం మరియు ప్రోత్సహించడం ద్వారా మనం ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించగలము